నేను ట్యాక్సీ బుక్ చేసుకున్నప్పుడు నాకు ఏడు వందలు రూపాయలు చెప్పారు ఏజెన్సీ వాళ్లు ఊబర్ ట్యాక్సీ వాళ్లు నువ్వు ఇప్పుడు పదిహేను వందలు రూపాయలు ఎలా అడుగుతున్నావు నీకు నేను ఇవ్వను ఎందుకు ఇవ్వను ఏంటి ఏడొందలు రూపాయలంటే నువ్వు పదిహేను వందల రూపాయలంటే అడిగితే నేను ఎలా ఇస్తాను అనుకుంటున్నావు నేను ఇవ్వను నేను ఏజెన్సీ వాళ్లతో మాట్లాడుకుంటాను ఫోన్ చేస్తా ఉండు ఒక నిమిషం ఆగు హలో ఊబర్ అవునండి నేను విజయనగరం జగన్నాధపురానికి ట్యాక్సీ బుక్ చేసుకున్నానండి నాకు మనీ ఏడు వందల రూపాయలు చూపించింది

ఇప్పుడు తీరా నేను వచ్చిన తరువాత ఇక్కడ మీ డ్రైవర్ పదిహేను వందల రూపాయలు అడుగుతున్నాడు నేను మీరు చూపించిన లొకేషన్ కాకుండా తిప్పి తిప్పి తీసుకొచ్చాడండి ఇప్పుడు పదిహేనువందల రూపాయలు ఇమ్మంటే నేను ఎలా ఇస్తాను మీరు చెప్పిన ఏడొందల రూపాయలే నేను మీకు ఫోన్పే చేస్తా అండి మీరు మీ డ్రైవర్ మాట్లాడుకోండి